హలో చెప్పండి ఓకే ఏం కార్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు అవునా సరే సరే ఓకే ఎంత కాస్ట్ అండి అది టెన్ లాక్స్ ఉంటుందా అదే ఓకే అండి మీ సిబిల్ స్కోర్ ఎంత తెలుసుకోవచ్చా ఓకే ఓకే సెవెన్ ఫిఫ్టీ అంటే మంచిదే సిబిల్ స్కోర్ అండి ఖచ్చితంగా మేము కార్ లోన్ ఇప్పిస్తాము మా దగ్గర ఏంటంటే బేసికల్గా త్రీ ఇయర్స్ ఒక ఈ ఎం ఐ ప్లాన్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఒక ఈ ఎం ఐ ప్లాన్ ఉందండి మంత్లీ మంత్లీ త్రీ ఇయర్స్ అయితే మీకు మంత్లీ మంత్లీ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ కట్ అవుతుంది అమౌంటు అనేది

అది ఒకటి ఉంది ఇంట్రెస్ట్ వచ్చి ట్వెల్వ్ పర్సెంట్ దాకా ఉందండి టెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంది అది కంపెనీ బట్టి వాళ్ళ చేసే వర్క్ బట్టి కూడా మాకు డిస్కౌంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందండి అది మీ డీటెయిల్స్ అన్ని నాకు షేర్ చేస్తే నేను చెక్ చేసి చెప్పేస్తాను మీకు ఎంత లోన్ అవుతుంది కారు లోను ఎంత కట్ మీరు అన్నీ నార్మల్గా మంత్లీ మంత్కి ఈ ఎం ఐ అనేది మీరు ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు ఏంటండి మీరు కార్ కొనుక్కునే టైంలోనే మేము అమౌంట్ మేము మీ కార్ డీటెయిల్స్ అన్నీ కారు ఆర్ సీ అన్నీ మేము ఇచ్చి ఒరిజినల్స్ అన్నీ మాకు ఇచ్చేస్తే దాన్నిబట్టి మేము ఇస్తాం దాని బట్ దాని ముందర మీ డాక్యుమెంట్స్ని నేను ఒకసారి మీ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ డాక్యుమెంట్స్ ఇస్తే మేమే చెక్ చేసి చెప్పేస్తాం ఎంత ఏంటి అని ఎలిజిబుల్ నా వాట్సప్ నంబర్ మీకు పంపిస్తాను మీ ఈ నెంబర్కి మీరు నాకు కొంచెం డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తే నేను చెక్ చేసి అది వెరిఫై చేసి మా మ్యానేజర్ దగ్గర హెడ్ దగ్గర అడిగి మీకు కన్ఫర్మ్ చేసేస్తాను ఎంత అమౌంట్ వస్తుంది సరేనా ఓకే అండి మరి ఉంటాను బై